నాకు ఎక్కువగా కూరగాయలు పెంచడం అనేది చాలా ఇష్టం ఎందుకంటే కూరగాయల వల్ల మనకు ఉపయోగపడేవి చాలా ఉన్నాయి ఉపయోగాలు కూడా ఎక్కువే ఉన్నాయి కూరగాయలలో ఎక్కువగా ప్రోటీన్స్ క్రొవ్వులు ఇంకా పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అదే మనం ఆరోగ్యానికి అవసరమైన కూరగాయలు ఎక్కువగా ఖర్చు పెట్టి ఎన్నో రసాయనాలు వాడి అలాంటి షాపుల్లో కొనే కన్నా మనం పండించుకుని తినేవాటిలో రుచి ఎక్కువగా ఉంటుంది నాకు అందుకే రసాయనాలు వేసి పండించే పంట పంటల మీద కొనుక్కొని తినాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండదు నేను సొంతంగా వేసుకొని పండించి వాటికి తగిన మందులు అంటే రసాయనాలు ఎక్కువగా వాడకుండా తక్కువగా మన ఇంటిదగ్గర మన ఇంటి ముందు పేడతో తయారుచేసిన ఘట్టం వర్మీకంపోస్ట్ ఇలాంటి న్యాచురల్గా ఉండే వాటిని వేస్తూ పురుగుల మందులు వాడకుండా వేట వాటికి రసాయనాలు వాడకుండా మనం డైలీ యూజ్ చేసుకొనే వేప వేపపిండి అలాంటివి మన ఔషధ గుణాలు కలిగినవి ఆయుర్వేదానికి సంబంధించినవి చీడపురుగులు నివారించే వాటిని ఉపయోగించి మేము ఎక్కువగా కూరగాయలనేవి పండించడం జరుగుతుంది అలాంటి వాటివల్ల మనకి మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ కూడా పుష్ పుష్కలంగా లభిస్తూ ఉంటాయి సో అలాంటి మనం ఎన్నో ఆహార ఆహార పద్ధతులు పాటిస్తూ ఉంటాం అలాంటిది మన ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి కదా అందుకు మన ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం కోసం నేను ఎక్కువగా కూరగాయల గురించి కూరగాయలు పండించి వాటిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం నేను ఎక్కువగా అయితే వంకాయలు బెండకాయలు తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర క్యాబేజీ ఇలాంటివి ఎక్కువగా పండిస్తూ ఉంటాం